క్రైస్తవులు మతపరంగా గౌరీపట్నం అనే మతపరమైన ప్రదేశానికి వెళతారు అక్కడ ఏసుప్రభు వారి తల్లిని పూజిస్తారు అక్కడ ప్రతీ ఏటా మూడు రోజులు మతపరమైన సభలు జరుగుతూ ఉంటాయి చాలా మంది దూర ప్రాంతాల నుంచి ప్రజలు అక్కడికి తరలి వస్తారు మూడు రోజుల్లో ఒక్క రోజైనా సభను సభలో పాల్గొనటానికి చాలా మంది ప్రజలు వస్తూ ఉంటారు అలాగే హిందూ మతంలో మతపరంగా ఉన్న ప్రదేశాలలో ఒకటి విజయవాడ ఇక్కడ దుర్గా తల్లిని అనే దేవతను పూజిస్తూ ఉంటారు ఇక్కడికి చాలా మంది దుర్గా మాతను పూజించటానికి ఇది ఒక మతపరమైన ప్రదేశం కాబట్టి ఇక్కడికి చాలా మంది ప్రజలు వస్తూ ఉంటారు